నేను ఎక్కడికైనా వెళదాము అనుకుంటే అది ఒక సహారా డెజర్ట్ అయి ఉంటుంది ప్లేస్లకి వెళతా ఎందుకంటే మా ఊళ్ళో చెట్లు కాలువలు ఎక్కువ అయిపోయినాయి ఎక్కువైపోయి ఉండి ఉండి ఒకసారి సహారా డెజర్ట్ ఇలాంటి దానికి వెళితే కొంచెం కొత్తగా ఉంటుందని ఫీలింగ్స్ అక్కడికి వెళదాం అనుకుంటున్నాను ఎందుకు అంటే మా ఊళ్ళో వాటర్ చెట్లు చూసి చూసి సడన్గా ఎడారి అయితే బాగుంటుందని అందుకే సహారా ఎడారి ఎంచుకుంటున్న